నేను ఈమధ్యన ఒక కంప్యూటర్ కొన్నాను అది ఇప్పుడు సరిగ్గా పని చేయడంలేదు ఇలా ఓపెన్ చేస్తుంటే టైంకి ఓపెన్ అవడంలేదు ఇంకా చాలా టైమ్ పడుతుంది అసలు ఏమైంది అంటే నేను ఇది ప్రోడక్ట్ అనేది ఆన్లైన్లో కొన్నాను అసలు ఫాల్ట్ ఏంటో ఒకసారి చూస్తారా నేను ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నుంచి మాట్లాడుతున్నాను అంటే తణుకు ఆ ఏరియాలో నుంచి

అంటే నేను ఆ ఆన్లైన్లో తీసుకున్నాను ఆన్లైన్లో తీసుకున్నా ఇక్కడ దగ్గరలో ఏమైనా సర్వీస్ సెంటర్లకి వెళ్ళవచ్చా అంటే ఈ కంపెనీకి సంబంధించిన సర్వీస్ సెంటర్లు ఏమైనా ఉంటే అక్కడికి వెళ్ళవచ్చా లేదు అంటే మీ దగ్గరికే రావాలా

ఫ్లిప్కార్ట్ ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను నేను అంటే మొన్న అమెజాన్ ఫ్లిప్కార్ట్లో డైలీ సేల్ ఓకే అంటే అక్కడ చెక్ చేయాలా అంటే నేను అక్కడ ఏ కార్డులు అలాంటివేం తీసుకోలేదు అప్పుడు అక్కడ చెక్ చేయాలా లేదంటే అంటే జస్ట్ ఆన్లైన్లో ప్రోడక్ట్ వచ్చింది ఓకే అంటే ఎంతో టైమ్ పట్టలేదు ఒక సిక్స్ మంథ్స్ ఎంతో పడింది అంటే వారంటీ అవన్నీ ఉంటుందిగా సరే అంటే ఎక్స్ట్రా ఛార్జెస్ ఏమైనా పడతాయా అంటే వారంటీ ఉన్నది అనేసి అంటున్నారు కదా ఎక్స్ట్రా ఛార్జెస్ ఏమైనా పడతాయి అంటారా అంటే వారంటీ ఉంటుంది అని అనేసి అంటున్నారు ఇంకా ఎక్స్ట్రా సర్వీస్ ఛార్జెస్ దేనికని అంటే ఇన్ ఇన్బుల్ట్ ఏదైనా డ్యామేజ్ అయితే వారంటీ కార్డు పనిచేస్తుంది లేదంటే ఎక్స్ట్రా సర్వీస్ చార్జెస్ మేము పెట్టుకోవాలా

ఓకే అయితే మేము సరే తీసుకురా అంటే దగ్గరలో ఉన్న సర్వీస్ సెంటర్ అడ్రస్ చెప్తారా ఎక్కడా అది అంటే మీకు ఇప్పుడు వాట్సాప్లో షేర్ చేస్తాను నేను మీకు కరెంటు లొకేషన్ అప్పుడు మీరు అడ్రస్ నాకు

సరే

అంటే లెస్ దెన్ ఒక వీక్లో అయితే సరిపోతుంది కదా అంటే నాకు కొంచెం వర్క్ అనేసి ఉం ఉన్నది ఇది బాగా ల్యాగ్ అవుతుంది ఎక్కువ వాడటానికి కూడా అంతలా వర్క్ చేయట్లేదు నాకు అందుకని అది నైంటీ థౌజండ్ అనుకుంటాను టూ నైన్ జీరో నైన్ జీరో అంటే మొన్న డైయల్ పెట్టాను డే సేల్ పెట్టాడు కదా అప్పుడు తీసుకున్నాను ఓవర్లోడింగ్ అంటే నే నేను ఏం ఓవర్కి ఏం లేదు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏదైనా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాను లేదంటే ప్రోగ్రామ్స్ ఏదైనా రన్ చేయడానికి తప్పితే దేనికీ ఉపయోగించను అంటే ఈ ప్రోగ్రామింగ్కి సంబంధించిన లాంటి యాప్లు అనేవి ఎక్కువ యూజ్ చేస్తాను దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్ అంటారా సరే సరే అయితే నేను తీసుకొస్తానులే సర్వీస్ సెంటర్కి